పాత తరం అలాగే కొత్త తరం వారి మధ్యలో చాలా చాలా సారూప్యత ఉంది చాలా చాలా తేడా ఉంది ఎందుకంటే పాతకాలం వారు వాళ్ళ యొక్క కుటుంబ వృత్తులు వాళ్ళ యొక్క కుటుంబ స్థితిగతులు వాళ్లు నడుచుకునే నడవడిక విధి విధానాలు వాళ్ళు మాట్లాడే మాట తీరు వారు ఇచ్చేటటువంటి గౌరవము

ఈ కొత్త తరం వారి యొక్క కుటుంబ స్థితిగతులు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు వాళ్ళు మాట్లాడే విధి విధానం లో చాలా తేడాలున్నాయి పాత తరం వారు ఏందంటే వాళ్లు చదువుకోలేనటువంటి వాళ్ళు చదువుకున్నప్పటికి కూడా వాళ్ళు చదువుకోలేనటువంటి వాళ్ళు వాళ్ళు చదువుకున్నప్పటికి కూడా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారి పైన ప్రేమానురాగాలతో వాళ్లకంటే పెద్దవాళ్ళని గౌరవించడం వాళ్లకంటే చిన్న వాళ్ళని ప్రేమించడం సమ వయస్కులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవడం లాంటివి ఈ ఉన్నాయి ఈ పాత తరం వాళ్ళ దగ్గర సమాజం పైన కూడా మంచి గౌరవప్రదమైనటువంటి గౌరవప్రదమైన మనసు అంటే సమాజంలో అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి అనేటటువంటిది పాత తరం వాళ్ళ యొక్క నానుడి సమాజంలో అందరూ బాగుండాలి పొరుగు నురిపితే పొయ్యిలో నిప్పు కణాలు దొరుకుతాయి అన్నట్లుగా పూర్వకాలం వాళ్ళు పాతతరం వాళ్ళు ఎలా ఉండేది అంటే నేను బాగుండాలి నా పక్క వాళ్ళు బాగుండాలి నా ఊరు బాగుండాలి ఎంత ఇలా ఏమంటారు అనుసంధానంగా అంటే నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పక్క వాళ్ళు బాగుండాలి నా ఊరు బాగుండాలి పక్క ఊరు బాగుండాలి నా గ్రామాలు అంటే గ్రామాలన్నీ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అనేటటువంటి ఒకా స్థితిలో వాళ్ళు ఉండేవారు పెద్దవాళ్ళను గౌరవించేవారు చిన్నవాళ్ళను గౌరవించేవారు చదువుకున్నామన్న అహంకారం ఉండేది వాళ్ళ లోపల లేదు చదువుకున్నామన్న అహంకారం వాళ్ళ లోపల లేదు మేము ఉద్యోగం చేస్తున్నామన్న అహంకార ధోరణి వాళ్ళ లోపల లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న అహంకార ధోరణి వాళ్ళ లోపలి లేదు మా దగ్గిర చాలా అంటే గొప్ప గొప్ప భూములు ఉన్నాయి మా దగ్గర ఆస్తి సంపదలు ఉన్నాయి అన్న ధోరణి వాళ్ళ లోపల కనబడేది కాదు వాళ్ళు చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికి గౌరవప్రదంగా ప్రేమ పూర్వకంగా మర్యాదపూర్వకంగా నడుచుకునేటటువంటి వాళ్ళు ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాల్నో ఒక ఊరు అంటే ఒక ఊరు అంత ఒక కుటుంబం లాగా బతికే వాళ్ళు పాతకాలం వారు ఊళ్ళో ఎవ్వరికి ఆరోగ్య పరిస్థితి బాగా లేకున్నా ఊరందరూ వచ్చి పలకరించేటటువంటి వాళ్ళు వాళ్ళకు ఏదన్నా ఆర్థికంగా ఇబ్బంది అయితే కూడా ఊరందరు కలిసి వాళ్లకి సాయం చేసేటటువంటి వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా తిండి కూడా సాయం చేసేటటువంటి వాళ్ళు పాత కాలం వాళ్ళు ఆ రోజు ఊరు ఊరంతా ఒక ఒకటే కుటుంబముగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెల్లు అక్క బావ వరుసలు అంటే వేరే వాళ్ళు అంటే వేరువేరు కుటుంబాలు అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కా చెల్లి అమ్మ నాన్నమ్మ పెదనాన్న చిననాన్న అన్న తమ్మి తాతయ్య అక్కయ్య ఇలాంటి సత్సంబంధాలు వాళ్ళు కలిసిమెలిసి ఉండేటటువంటి వాళ్ళు చాలా కమ్మనైనటువంటి కుటుంబ పరిస్థితి అని అనిపించేది అబ్బా ఎంత అద్భుతం ఆ ఆ రోజుల్లో ఆ కుటుంబ పరిస్థితులు ఆ ఊరు పరిస్థితులు చూస్తే చాలా అద్భుతంగా కనిపించేవి చదువుకున్నవాడు ఉద్యోగానికి పోయి మళ్లీ ఇంటికొచ్చేవాడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఈ రోజుల్లో కొత్త తరం వారు ఏందంటే ఆ రోజుల్లో పాతతరం వారు తల్లిదండ్రులను చాలా బాగా చూసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఒకమాట చెపితే ఆ మాట జవదాటకుండా నడుచుకునేటటువంటి వాళ్ళు పెద్దవారి మాట గౌరవించి వాళ్ళ మాటకు విలువనిచ్చి వాళ్ళు చెప్పినటువంటి పని తూచా తప్పకుండా చేసేటటువంటి వాళ్ళు అది వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబం కావచ్చు చదువుకున్నటువంటి కుటుంబం కావచ్చు ఒక వృత్తిపరమైనటువంటి కుటుంబం కావొచ్చు ఏ కుటుంబం అయినా వాళ్ళ ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా గౌరవించి పాటించేటటువంటి వాళ్ళు చిన్న నుంచి పెద్ద వరకు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు ఆ రోజు బంధువులు బంధువులు చుట్టాలు స్నేహితులు అంత చాలా బాగుండేటటువంటిది స్నేహం అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో బంధువులు ఆపదొస్తే ఏ ఆదుకునేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఆపదొచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా ఆ ఇంటి పక్కలొల్లు గానీ చుట్టాలు గానీ బంధువులు కానీ మిత్రులు గానీ దగ్గరకొచ్చి మేమున్నామని ధైర్యం చెప్పే వాళ్ళు ఆర్థికంగా కానీ ఏ విధంగా అయినా వాళ్ళు ధైర్యం చెప్పి ధైర్యం చెప్పి ఆర్థికంగా ఆదుకొని కష్టమొస్తే ఆదుకొని చేదోడు వాదోడుగా ఉండి ఒక కుటుంబ వ్యవస్థగా కొనసాగింది మరి అలాంటి పరిస్థితి ఈ రోజు లేదు తల్లిదండ్రులు తన కొడుకు బాగుండాలని ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదివించి అమెరికాలో నా కొడుకు అమెరికా నా కొడుకు బాగా చదివి అమెరికా పోవాలని కోరుకుంటున్నారు కాని అమెరికా పోవాలని కోరుకుంటున్నారు బాగా చదవాలనుకుంటున్నారు బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నారు కానీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకని చెప్పలేదే వాళ్ళు చదివించడమే వీళ్ళు చేసుకున్నటువంటి పాపం అయిపోయింది ఈ సమాజం లోపల తల్లిదండ్రులు ఈ రోజుల్లో తల్లిదండ్రులు గొప్ప గొప్ప చదువులు చదివించి నా కొడుకు బాగుండాలి నా కొడుకు బాగా డబ్బు సంపాదించాలి వేరే దేశంలో సెటిల్ కావాలి అని అనుకున్న పాపానికి తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు అమెరికాలో ఇంగ్లాండులో అక్కడక్కడా సెటిల్ అయిపోతున్నారు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం లేదు ఈ రోజుల్లో పెద్దవారికి గౌరవం ఇవ్వడం లేదు పెద్దవారికి మర్యాద ఇవ్వడం లేదు ఏది ఏమైదంటే ఇంట్లో పెద్ద వాళ్ళ మాటకు పెద్దవాళ్ళ మాటలను గౌరవించడం లేదు తల్లిని గౌరవించలేం తండ్రని కూడా గౌరవించడం లేదు తల్లిదండ్రులకు గౌరవించనప్పుడు నువ్వు సమాజాన్ని ఏమి ఉద్ధరిస్తావని నేను కొషన్ చేస్తున్నాను అంటే సమాజాన్ని సమాజంతో ఆయనకు సంబంధం లేదు ఆయన జీవితం సింగిల్ ఆయన జీవితం ఆయన ఇష్టం అంతే దీనికి అడ్డుకట్ట వేయకపోతే సమాజం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తల్లిదండ్రులను పట్టించుకోడు అన్నదమ్ములను పట్టించుకోడు భార్య పిల్లల్ని కూడా ఈ ఈ రోజుల్లో భార్య పిల్లల్ని కూడా అంత బాగా చూసుకునే అంటే కొంతమంది చూసుకుంటున్నారు కొంతమంది చూసుకోవడం లేదు వాళ్ళ సుఖాలు మాత్రమే చూసుకుంటున్నారు ఇలా చదువుకోవడం వల్ల ఇతరా రా రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవడం వల్ల అక్కడనే సెటిల్ కావడం వల్ల తల్లిదండ్రుల యొక్క పరిస్థితి దీనస్థితిలోకి వెళ్లిపోయింది తల్లిదండ్రులు ఆ ఆ పెద్దమనుషులు ఒకమాట అంటారు తల్లిదండ్రల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోనా చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పుత్రుడు వాడు ఉంటే ఎంత వాడు ఊడితే ఎంత వాడు చస్తే ఎంత వాడు బతికితే ఎంత నిన్ను పుట్టించుకున్నది వాళ్ళ యొక్క దుఃఖాన్ని కోరి తెచ్చుకోవడమా కాదు కదా నిన్ను నిన్ను నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇవ్వకుండా పెళ్లయిన వెంటనే తల్లిదండ్రులను వదిలేసి తల్లిదండ్రులను అనాధాశ్రమాలలో వేస్తున్నారు కొందరు కొందరైతే తల్లిదండ్రులను పట్టించుకోవడమే లేదు ఓ మర్యాదల్లేవు మాటమంతిలేదు చుట్టము లేదు బంధువు లేదు ఏమీ లేదు చాలామంది ఈ తరం వాళ్ళు ఈ కొత్త తరం వాళ్ళు చాలామంది మత్తుమందు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు గంజాయి కొకైను ఇలాంటి ఈ పెద్ద పెద్ద మందు ఆ పదార్థాలకు అలవాటు పడుతున్నారు అలా అలవాటుపడి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే గోతిలో వేసుకుంటున్నారు అది తెలియక అంటే వాళ్ళకు భవిష్యత్తు అంటే జీవితం అంటే ఏమో తెలియదు ఎందుకంటే వాళ్ళను హాస్టల్లో వేసి చదివిస్తారు తల్లిదండ్రులు హాస్టల్లో ఏసీ ఏసీ చదివించడం వల్ల వాళ్ళు ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బంధం అనేటటువంటి దూరమైపోతుంది నా కొడుకు నా తండ్రి అనేటటువంటి బంధము ఆడా కనబడడం లేదు ఎందుకంటే తండ్రి తీసుకుపోయి నా కొడుకు బాగా చదవాలని అనుకోని హాస్టల్లో వేశాడు ఆ పెద్ద పెద్ద చదువు చదివించాలి అనేసి వేరే దేశం పంపించాడు ఇంక తండ్రికి సంబంధం ఎక్కడుంది కొడుకుతో వీళ్లిద్దరి మధ్యలా మాటామంతి జరగల్ల కదా నాన్నా నువ్వట్లుండాలి నాన్నా నువ్విట్లుండాలి అలా అంటే రోజూ తన యొక్క కొడుకుని తన తండ్రి ప్రేమతో మాట్లాడుతూ తన దగ్గర ఉంటే ఈ రోజు కొడుకు కూడా తన దగ్గర పెట్టుకొని చూసుకునేవాడు తల్లిదండ్రులను బాగుండాలని కోరుకున్నాడు కానీ వదిలేసి పొమ్మనలేదు కదా కాబట్టి ఈ సమాజం పిల్లలు కూడా చాలా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో అనాధాశ్రమాలలో వేయకుండా వాళ్ల దగ్గరనే పోషిస్తే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే జీవితం ఉన్నంతకాలం తన పిల్లల కోసమూ తన యొక్క జీవితాన్ని ధారబోసినటువంటి తల్లిదండ్రులను ఈ రోజు అనాధాశ్రమంలో నా వేయడమనేటటువంటిది సమంజసము కాదు ఆ తల్లిదండ్రులు కూడా చాలా చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులను బాధ పెడితే మన జీవితాన్ని కూడా మంచిది కాదు తల్లి అంటే ఇలాంటి ఈ పిల్లలు అంటే ఈ పిల్లల యొక్క నడవడిక ఇలా ఉండడం వల్ల అది ఏదో ఒకరోజు సమాజానికి ప్రమాదకరమని కూడా నేను చెప్తా ఉన్నాను వాళ్ళ లోపల ఈనాటి పిల్లల లోపల ఈ తరం పిల్లల లోపల ప్రేమ దయ కరుణ జాలి గౌరవం మర్యాదలు కుటుంబము అనేటటువంటి భావన లేదు వాళ్ళ లోపల కర్కశమైనటువంటి మనస్తత్వం వాళ్ళు ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్లకు సైకాలజీగా వాళ్ళ మైండు దెబ్బతినిపోతుంది అంటే ఒక సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ను కూడా పెట్టాలి స్కూల్లల్లో పాఠశాలల్లో కానీ కాలేజీలలో కానీ హాస్టల్ ఎక్కడున్నా హాస్టల్లో ఎక్కడున్నా విద్యా వ్యవస్థలు ఎక్కడున్నా హాస్టల్స్లో ఉంటున్నారు కాబట్టి గురుకులాలు వచ్చినాయి కాబట్టి ఆ గురుకులాలలో ఉన్నటువంటి పిల్లలు మరిన్ని ఈ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇది ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం అనేటటువంటిది ఇది సమాజానికి చాలా అంటే సమాజము అంటే సమాజం పైన చాలా పెద్ద దెబ్బ పడుతుందని నేను చెప్తున్నాను సరైన పదం నాకు రావ వాడడానికి రావట్లేదు వాళ్ళ లోపల తల్లి తండ్రి అమ్మా నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్న తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్య

చూసుకొని నడుచుకుంటున్నారు వాళ్ళకాడికి మాత్రమే చూసుకుంటున్నారు ఇతరుల పక్క వాళ్లకు ఏం చూడడం లేదు పూర్వకాలంలో ఎవరికి ఏమైనా అందరు కలిసిమెలిసి వచ్చి చూసేవాళ్ళు ఈరోజు తన పక్కన ఉన్నటువంటి మనిషికి ఏమన్నా జరుగుతుంది ఏదన్న ఉదాహరణ ఒక యాక్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకుపోతే ప్రాణాలు కాపాడుతాం కదా అని ఆలోచించకుండా చుట్టుముట్టు గుమ్మిగూడి ఆయనను సెల్ఫ్ సెల్ఫీలు తీస్తుంటారు ఫోటోలు తీస్తుంటారు ఫోటోలు తీసి అప్పడప్పుడు ఫోన్లో అప్లోడ్ చేసేసి వాట్సాప్లో పెట్టేస్తున్నారు స్టేటస్లో పెట్టేసుకుంటున్నారు ఇది కరెక్టు కాదు అక్కడ పడిపోయినటువంటి మనిషిని సడన్గా ఓ బండిని తీసుకొచ్చి ఈ లోపల దయ కరుణ జాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మనిషి అరే హాస్పిటల్కి తీసుకుపోతే ఈయనా బతుకుతాడు కదా అని ఒక ఆలోచన ధోరణితో ఆయన యొక్క ప్రాణాలు కాపాడవచ్చు కానీ ఈ సమాజం పిల్లల లోపల జాలి కరుణ దయ ప్రేమ గౌరవం ఇవన్నీ లేవు

సమాజము అంటే రాబోయే కాలం లోపల సమాజము చాలా ప్రమాదంలో పడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను సమతుల్యత అంటే వారికి వీరికి మధ్య చాలా తేడా ఉంది ఆ రోజుల్లో గురువును గౌరవించే వాళ్ళు గురువును పూజించేటటువంటి వాళ్ళు పెద్దలను గౌరవించేవారు తల్లిదండ్రులను కూడా చాలా గొప్పగా గౌరవించేవాళ్ళు ఈ రోజుల్లో తల్లిదండ్రులనే గౌరవించనడి జన్మనిచ్చిన తల్లిదండ్రులనే గౌరవించినప్పుడు గురువునేం గౌరవిస్తారు గురువు ముంగల ఒక మాట గురువు పోయిన తర్వాత ఒక మాట మాట్లాడి గురువును హేళన చేసేటటువంటి సమాజం తయారైంది ఈ సమాజం పూర్వకాలంలో గురువును పూజించేవాళ్ళు ఈ కాలంలో గురువును గురువుకు గుండు కొట్టి హే హేలి చేసి గేలి చేసి వెటకారంగా మాట్లాడుతున్నారు గురువుతో గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్లుగా వాళ్ళు చదువు కూడా సక్రమంగా సక్రమమైన మార్గంలో చదవడం లేదు నాకు తెలిసి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే దీనికంతటికి కారణము గురుకులాలకు అంటే గురుకులాలో అక్కడనే ఉండి చదివించడం ఒక ఎత్తు అయితే ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఈ ఫోన్లు రావడం వల్ల ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఇది చాలా చాలా ఎఫెక్ట్ పడ్డది పిల్లల మీద పిల్లల భవిష్యత్తు మింద కావచ్చు వాళ్ళ యొక్క మైండ్ మీద కావచ్చు వాళ్ళ యొక్క కుటుంబ స్థితిగతుల పైన కూడా కావచ్చు ఈ సోషల్ మీడియా అనేటటువంటిది చాలా డేంజర్గా మారుతుంది రోజు రోజుకు ఇంకోటి ఈ సెల్ఫోన్ పరికరం అనేటటువంటిది చాలా చాలా డేంజర్ చాలా అపాయకరమైనటువంటిది తనకు తెలియకుండనే ఆ మనిషికి తెలియకుండనే తన చుట్టూ తిప్పుకుంటుంది తన యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తుంది కాబట్టి ఈ సెల్ఫోన్ పరికరం అనేటటువంటిది చాలా చాలా అపాయకరమైనటువంటిది అది ఎవరికి తెలుస్తలేదు అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి సమాజాన్ని తీసుకున్నట్లయితే సెల్ఫోన్ లేకపోతే కూడా ఇంటి నుంచి బయటికి అడుగు వేయలేమేమో వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఏ దానికి వాడాలో ఏ దానికి వాడకూడదో మంచికి వాడుకోవాలి చెడుకు వాడుకోకూడదు కానీ యువత ఇప్పటి తరం ఏం చేస్తోందంటే చాలా మట్టుకు చెడుకే అలవాటు పడిపోయి తన యొక్క జీవితాలను నాశనం చేసుకుంటుంది కాబట్టి పూర్వకాలానికి అంటే పాత తరం వారికి కొత్త తరం వారికి ఈ విధమైనటువంటి తేడాలు ఉన్నాయని నాకు తెలిసిన నా రీతిలో నాకు తెలిసిన విషయాన్ని నాకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలను నాకు తెలిసినటువంటి విషయాలను మీతో చెప్పేటందుకు ఈ సమయం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యు